చికెన్ బిర్యానీ ఎలా చేయాలంటే ముందుగా ఒక కేజీ చికెన్ ఒక కేజీ బాస్మతి రైస్ ఒక నాలుగు నిమ్మకాయలు ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా సాజీరా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఇవన్నీ కట్ చేసుకొని పక్కనెట్టుకోవాలి ఒక గంట సేపు బియ్యం నానపెట్టుకోవాలి పెరుగు నిమ్మకాయ ఉప్పు కారం కలుపుకొని ఉప్పు కారం కలుపుకున్న తరువాత ఒక హాఫ్ అన్ అవర్ మారినేట్ చేయాలి హాఫ్ అన్ అవర్ చేసుకున్న తరువాత బియ్యం కూడా ఒక అర్థగంట సేపు నానపెట్టుకోవాలి మనం ముందుగా బియ్యం కూడా అర్ధగంట నానపెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ చికెన్ కొద్దిసేపు పొయ్యి మీద ఉడకపెట్టాలి ఒక పదిహేను నిమిషాలు అలా ఉడకపెట్టాలి అన్నం కూడా సగం అయిన తరువాత సగం ఉడకాలి ఒక పది పదిహేను నిమిషాలు ఉడకపెట్టుకోవాలి అన్నాన్ని అది కూడా వంచేసుకోవాలి వంచేసుకున్న తరువాత ఉల్లిగడ్డలు మళ్ళీ షాజీరా లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసి

పెద్దది బగోన్ పెట్టి అందులో నూనె పోసి పసుపు ఉప్పు కారం అవన్నీ వేస్తాము కదా అవన్నీ ఆ ఉప్పు కారం వేసినా చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసేయాలి వేసేసి తరువాత పైనుంచి బియ్యం నెయ్యి ఒక్కోసారి వేయాలి మళ్ళీ కొంచెం ఆపిన తరువాత మళ్ళీ కొంచెం మళ్ళీ కొంచెం అలా వేసుకుంటూ పోవాలి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోయి ఉల్లిగడ్డలు వేయించుకున్న ఉల్లిగడ్డలు పుదీనా కొత్తిమీర అవి కూడా వేసుకోవాలి తరువాత పెరుగు చట్నీ వేసుకోవాలి దానికి అన్నానికి బాగుంటుంది తరువాత ఇప్పుడు చికెన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ కడిగి పెట్టుకోవాలి రెండు మూడు టమాటలు రెండు పచ్చిమిరపకాయలు మనం గ్రేవీ కావాలంటే కొబ్బరి పల్లీలు వేసుకోవాలి కొబ్బరి పల్లీలు మళ్ళీ గసాల అవి ఏమైనా సరే వేసుకోవచ్చు కాజు కూడా వేసుకోవచ్చు అందులో వేసి మిక్సీ జారులో వేసి మిక్స్ పట్టుకొవాలి మిక్స్ పట్టిన తరువాత అది పక్కన పెట్టుకొని ఓ రెండు ఉల్లిగడ్డలు కోసుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు టమాటలు పచ్చి మిరపకాయలు కోసిన తరువాత దాన్ని ఒక పెద్ద బౌల్ లాగా తీసుకుని అది వేసి అందులో నూనె పోసి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అవేసి ఆ పేస్టు రుబ్బుకున్న పేస్టు కూడా ఇందులోనే వేసి కారం ఉప్పు పసుపు అవన్నీ అందులోనే వేసేయాలి వేసి చిన్న మంట మీద ఉప్పు తగినంత ఉప్పు తరువాత కొంచెం సేపు మగ్గిన తరువాత కొన్ని వాటర్ పోయాలి తగినన్ని వాటర్ పోసి అప్పుడు చికెన్ కర్రీ ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తరువాత చికెన్ కర్రీ అవుతుంది ఇప్పుడు టమాట పప్పు గురించి చెప్తాను టమాట పప్పు ఎలా చేయాలంటే కొంచెం కందిపప్పు కొంచెం పెసరపప్పు కొంచెం శనగపప్పు తీసుకోవాలి ఒక్కొక్క కప్పు మూడు కప్పులు తీసుకున్న తరువాత ఒక కుక్కర్ కడుక్కొని అందులో వేసుకోవాలి అందులో కొంచెం పసుపు కొంచెం నూనె కొంచెం ఉప్పు వేయాలి పప్పులో వేసి ఒక నాలుగు ఐదు దానికి సరిపడా నాలుగు ఐదు కట్టలు పాలకూర వేయాలి పాలకూర కట్ చేసుకొని అందులో వేయాలి పచ్చి కాయలు రెండు మూడు వేసి చింతపండు కానివ్వండి లేకుంటే చింతకాయలు కూడా వేసుకోవచ్చు చింతకాయలు చింతకాయలు కూడా వేయొచ్చు నాలుగైదు వట్టి మిరపకాయలు ఆవాలు జీలకర్ర అవి తరువాత ఇవి పొయ్యి మీద పెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టిన తరువాత న

నాలుగైదు మిరపకాయలు వేసి అప్పుడు పోపు పెట్టి ఇక అల్లం వెల్లుల్లి అవి కూడా వేసుకోవచ్చు అందులో మనము మంచిగా ఉంటుంది కాని మాకు కొత్తిమీర పుదీనా పుదీనా వేయద్దు కొత్తిమీర ప కరివేపాకు అవి వేసి వేసేయాలి అందులో కొంచం కారం పొడి కూడా వేసుకోవాలి కారము పచ్చిమిరపకాయలు వేస్తాము కదా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి రుబ్బుకోవాలి రుబ్బుకొని దొడ్డబొడ్డుగా రుబ్బుకుని తాలింపు వేసుకోవాలి అంతే టమాటా పప్పు రెడీ ఇప్పుడు టమాటా చట్నీ గురించి చెప్తాను టమాటా చట్నీ ఎలా చేయాలంటే ముందుగా దోర దోర టమాటాలు తీసుకుని అందులో టమాటాలు ఒక బాండీలో వేసి టమాటాలు బాగా మగ్గిన తరువాత కొన్ని పచ్చిమిరపకాయలు వేయాలి కొన్ని నువ్వులు మంచి నువ్వులు వేయాలి పల్లీలు వేసి వేయించుకోవాలి అన్నీ వేసుకున్న తరువాత అవి బాగా మగ్గాక పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టిన తరువాత మిక్సీ జారులు తీసుకొని కొంచం చల్లారాక అవి వేసి ఈ పచ్చిమిరపకాయలు కూడా అందులోనే వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తరువాత రెండు మూడు వెల్లుల్లి మళ్ళీ పచ్చి మిరప ఎరుపు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి పోపు చేసుకుంటే అంతే మనకి నచ్చిన టమాటా చట్నీ దాన్ని అన్నానికి దేనికైనా తినవచ్చు